తెలంగాణలో విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల కొరత ఉపాధ్యాయుల కొరత అంటే ఉపాధ్యాయులు లేకపోవడం ప్రతి సబ్జెక్ట్కి ఒక ఉపాధ్యాయుడు కాదు ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండాలి ఎందుకంటే ప్రతీ క్లాస్లో చాలామంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు ఈ ఉపాధ్యాయుల కొరత ఎందుకు పాల్పడ్డదంటే గవర్నమెంట్ జాబులలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కళాశాలల్లో ఉపాధ్యాయులను ఎక్కువగా తీసుకోవడం లేదు ఎందుకంటే ఎక్కువ విద్యా విధానాలు జరగడం లేదు కాబట్టి ఈ తెలంగాణాలో తెలంగాణలో ఉపాధ్యాయుల కొరత ఎందుకు మొదలైంది అంటే ఉపాధ్యాయులకు కనీస వేతనాలు ఇవ్వకపో ఇవ్వకపోవడం ఈ గవర్నమెంట్ వల్ల కనీస వేతనాలు రాకపోవడం వల్ల ఉపాధ్యాయులు రిజక్షన్ చేసి వారి వారి యొక్క అనేక వృత్తులకు వెళ్ళిపోవడం మొదటి కారణం ఉపాధ్యాయుల శిక్షణ ఎలా ఉంటుందంటే ఉపాధ్యాయులు మనలని ప్రోత్సహించి వా విద్యార్థులను ప్రోత్సహించి వారికి అర్థమయ్యే విధానాలుగా సబ్జెక్ట్ని బోధించడం చేయడం లేదు ఎందుకంటే ఈ ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎలా అవుతున్నారు అంటే గవర్నమెంట్లో సరిగ్గా జీతాలు లేక వేతనాలు లేక సరైన స్ బస్సు సౌకర్యాలు సరైన సౌకర్యాలు కాలేజీలో స్కూళ్ళల్లో సౌకర్యాలు లేక వారు ఈ ఉద్యోగాన్ని వద్దనుకొని వేరే ఉద్యోగాలను సంప్రదించుకుంటున్నారు ఎందుకంటే మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే వేతనాలు వేతనాలు మన గవర్నమెంటు ఉద్యోగులకు చాలా తక్కువ వేతనాలు ఇవ్వడమే ముఖ్య కారణం ముఖ్య కారణంగా ఉద్యోగాలు తక్కువగా ఇవ్వడం వల్ల ఈ యొక్క గవర్నమెంట్ ఉపాధ్యాయులు అందరూ ప్రైవేట్ కాలేజీలకు లేదా ప్రైవేట్ స్కూళ్ళకు మక్కువ చూపిస్తున్నారు ఆ ప్రైవేట్ కాలేజ్లో స్కూల్లో ఎక్కువ వేతనం వల్ల వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్స్ని కాలేజెస్ని వదిలేస్తున్నారు అలాగే ఉద్యోగాల కొరత కూడా ఏర్పడుతుంది ఉద్యోగాలు ఉద్యోగాలు లేక ఉపాధ్యాయులు అందరూ ఇంట్లోనే ఉండాల్సిన వారి వేరే పనులను చేసుకుంటున్నారు ఉపాధ్యాయుల సంఘాలు మనము ఈ ఉపాధ్యాయుల కొరతను పోగొట్టడానికి ఉపాధ్యాయులు సంఘాన్ని క్రియే అనుసరించి వారి యొక్క ధర్నాలను వారి యొక్క స సలహాలను స్ సేకరించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారికి మనం సహాయపడి వారితో ఉన్న సమస్యలన్నీ తీర్చుకొని ఉపాధ్యాయుల కొరతను నివారించవచ్చు అలాగే శిక్షణను ప్రోత్సహించాలి శిక్షణ ఇలా చెప్పాలి ఇలా చేయాలి ఇలా ఈ సబ్జెక్ట్ ఈ విధంగా చెప్తే పిల్లలకు అర్థం అవుతుంది అని వారిని ఎంకరేజ్ చేసి వారిని ఉపాధ్యాయ ఉపాధ్యాయులను పాఠశాలల్లో ఉండేలా చేయాలి అలాగే ఉపాధ్యాయులకు కొరత ఎందుకు వస్తుంది అంటే వారి వారి యొక్క వివిధ రకాల సమయానుసారాలు సమయం సరిపోకపోవడం వలన కూడా ఈ ఉపాధ్యాయుల కొరత ఉపయోగపడుతుంది వస్తుంది న్యాయమైన వేతన చర్యలు చూడాలి ఎలా అంటే తను చెప్పే విధానాన్ని తన ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ వేతనాన్ని తనకు ఇవ్వాలని చూడాలి తెలంగాణలో వే విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ఇలా తక్కువ అవడం వల్ల విద్యార్థులు చాలా బాధలకు గురవుతున్నారు ఎందుకంటే